టిక్కెట్ టిక్కెట్ టిక్కెట్ తీసుకోండి అమ్మా ఇక్కడ ఎవరు టిక్కెట్ తీసుకోండి దిల్సుఖ్నగర్కా ఇది దిల్సుఖ్నగర్కి వెళ్ళదు కదమ్మా ఈ బస్సు అలా ఎలా ఎక్కుతావు అమ్మ కింద ఎక్కేటప్పుడు ఎవరిని అయినా అడిగి ఎక్కాలి కదా ఈ బస్సు ఇపుడు దిల్సుఖ్నగర్కి వెళ్ళదు ఇది వెళ్లదమ్మా ఈ బస్సు దిల్సుఖ్నగర్కు వెళ్ళదు నువ్వు ఫస్ట్ దిగు నెక్స్ట్ స్టాప్లో దిగేసేయి ముందుకెళ్ళు అలా ఎలా ఎక్కుతారమ్మా ఫ్రీ బస్ అని చెప్పేసి అందరు బస్సు పేరు చూసుకోకుండా తెయకుండా ఎక్కేసి ఇక్కడ అక్కడ తిరగడం ఈ జనాలకు ఏం పనిలేకుండా పోయింది బస్సులో మా ప్రాణాలు తీయడానికి బస్సు ఎక్కుతారు కాదమ్మా నువ్వు ఫస్ట్ బస్సు ఎక్కేటప్పుడు క్లియర్గా అడిగి ఎక్కాలి నీకు తెెలియకపోతే ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి వెళ్లడమేనా

సరే అమ్మ సరే ముందు ఎల్ బీ నగర్ స్టాప్ వస్తుంది ఎల్ బీ నగర్ దగ్గర దిగి డెబ్బై రెండు బస్సు కానీ నూట యాభై ఆరు బస్సు కానీ ఎక్కి దిల్సుఖ్నగర్లో దిగు నెక్స్ట్ స్టాప్ వస్తుంది ముందుకు వెళ్ళు ఫస్ట్ నువ్వు ఆ ఇది డెబ్బై రెండు అఫ్జల్ గంజ్ బస్సు అని వస్తుంది డెబ్బై రెండు బస్సు కానీ నూట యాభై ఆరు బస్సు కానీ అని ఎక్కి దిల్సుఖ్నగర్ స్టాప్ అని క్లియర్గా చెప్పి టిక్కెట్ తీసుకొని అక్కడ దిగండి ఇంకోసారి ఎక్కిన జాగ్రత్తగా చూసుకొని ఎక్కండి బస్సు సరే వెళ్ళు ముందు వెళ్ళి దిగు ఫస్ట్